పెళ్ళిళ్ళు లాంటి పెద్ద కార్యములకి నేను ఎక్కడ పరిమాణంలో ఎక్కువ పరిమాణంలో నీళ్ళు ఎలా ఏర్పాటు చేసుకుంటాను మీకు వివరిస్తాను ఒకానొక కాలంలో నేను మా మా పిల్లల పుట్టినరోజులకు మేము పల్లెటూరులో చేసుకునే వాళ్ళం ఇంకా ఆ పల్లెటూరులోనూ బోరు బావుల్లో నీళ్ళు ఇంకా కుళాయిలో నీళ్ళు వచ్చినప్పుడు పట్టుకొని వాటిని జాగ్రత్తపరుచుకునే వాళ్ళం అయితే కుళాయి నీళ్ళు రెండు రోజులకి ఒకసారి అంటే ఈ రోజు వచ్చింది అంటే రేపు రావు మళ్ళీ ఎల్లుండి వస్తాయి అలాగా రోజు విడిచి రోజు వచ్చాయి ఆ సమయంలో పెద్దపెద్ద టబ్బుల్లో నీళ్ళు నిలువ చేసుకొని అవి గిన్నెలు కడగడానికి ఇంకా గిన్నెలోని వంటల్లోని వాడడానికి ఉపయోగించే వాళ్ళము ఇంకా బావిలో నీళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచే దానికి ఎటువంటి చెత్త పడకుండా ఎటువంటి నీళ్ళు కూడా చెడు నీళ్ళు చేరకుండా మేము దాని పైన మూతలు వేస్తూ ఎటువంటి చెడు ఆకులు రాకుండా దాంట్లో ఏ చెత్త పడకుండా చేయడానికి మేము ముందుగానే దానిపైన నెట్లు ఇంకా రకరకాల మూతలు వేసే వాళ్ళము ఇలా చేసుకుంటూ అవి మంచినీళ్ళు కాను ఇంకా ఆ గిన్నెలు కడగడానికి వాడకునే వాళ్ళం ఇంటికి వచ్చే చుట్టాలు స్నానాలకు కూడా బావిలో నీళ్ళు వాడే వాళ్ళము ఇంకా కుళాయిలో నుంచి వచ్చిన నీళ్ళు టబ్బుల్లో సేకరించి అవి వాడే వాళ్ళము ఇప్పుడు అలాంటివి చాలా తగ్గిపోయాయి పల్లెటూరులో వాళ్ళు వచ్చేసి నేను సిటీలో ఉన్న వాళ్ళు నీళ్ళను కొనుక్కుని ఇంకా కుళాయిల్లోనూ మోటార్ ద్వారా భూమిలో నుంచి నీళ్ళు లాక్కుని వాడుకుంటున్నారు ఇటువంటి ఎక్కువ నీళ్ళ ప పరిమాణం ఏర్పడినప్పుడు వారు భూమిలో నీళ్ళు మోటర్ ద్వారా వాళ్ళు చేరదీసుకొని వారు ఎప్పుడు ఎంత నీళ్ళు కావాలి అన్నది ముందుగానే వారు సేకరించుకుంటున్నారు ట్యాంకుల్లో నిలువ పెట్టుకుంటున్నారు అదే నీళ్ళు మంచినీళ్ళకు గిన్నెలు కడగడానికి వాడుకుంటూ ఉంటున్నారు